పంతొమ్మిది ఐదు రెండు వేల ఐదు రెండు ఎనిమిది రెండు వేల మూడు ఇరవై ఒకటి మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇరవై రెండు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదు పదిహేను ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది